ఎక్కువ ఆడాలనుకునే ఆట అబ్బాయిలు అబ్బాయిలతో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ మెయిన్ క్రికెట్ ఫస్ట్ క్రికెట్ తర్వాత వాలీబాల్ కబడ్డీ తర్వాతకి ఆడపిల్లలు పల్లెటూరులో అయితే ఆడపిల్లలను ఇంట్లో నుంచి బయటికి రానివ్వరు వాళ్ళు ఇల్లు దర్వాజా దాటి బయటికి పోవద్దు అని చెప్తారు అట్లా ఏం లేదు అబ్బాయిలు చిన్న పల్లెటూరు గ్రౌండ్ ఉండదు ఏమి ఉండదు వాళ్ళకి మళ్ళీ గ్రౌండ్ కావాలి వాళ్ళకి అంటే వేరే దగ్గర చూసి అరే మనం కూడా ఒక గ్రౌండ్ చేసుకుంటే అయిపోతుంది అని ఖాళీ స్థలంలోకి వెళ్ళి వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకుని గ్రౌండ్ గ్రౌండ్లో గ్రౌండ్లాగా వాళ్ళు భావిస్తారు అనమాట వాళ్ళు పొద్దుగాల లేచి ఉరుకుతా వస్తారు ఉరుకుతూ వచ్చి ఇంకా అట్లా ఇట్లా రెండు రౌండ్లు రెండు మూడు రౌండ్లు వేసి ఎక్ససైజ్ చేసి

ఏమి లేదు వాళ్ళు అట్ల చేసుకుని వాళ్ళు అట్లా గేమ్స్ ఆడుకుంటున్నారు అట్లన్నప్పుడు అట్లా అయితే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటా ఇప్పుడు కొన్ని కొన్ని దగ్గర చాలామంది నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఒలంపిక్స్ అట్లా ఉంటారు అనమాట ఈ పల్లెటూరులో ఏంటంటే అదవ్వాలనో ఇన్స ఇన్స్పైర్గా తీసుకొని ఇట్లా వీళ్ళు ఆడుతా ఉంటారనమాట ఎట్లా అంటే అరే ఇప్పుడు సచిన్ టెండుల్కర్ పెద్ద క్రికెటర్ విరాట్ కోహ్లీ పెద్ద క్రికెటర్ నేను కూడా అట్లా కావాలని ఇప్పుడిప్పుడే చాలామంది క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు పల్లెటూరుల ఒకరు బ్యాటింగ్ చేశారు ఒకరు ఫీల్డింగ్ ఒకరికి బ్యాటింగ్ అంటే ఇష్టం ఒకనికి బౌలింగ్ అంటే ఇష్టం ఒకనికి ఫీల్డింగ్ అంటే ఇష్టం ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుందన్నమాట ఆడ పల్లెటూరులో కూడా కానీ అందరూ ఒకే మాట మీద ఉంటారు యూనిటీగా ఉంటారు యూనిటీగా ఉండి చెప్పినట్టు వింటారు విని వాళ్ళు ఒక స్థాయిలో ఉండి వాళ్ళు ఒక దాని మీద ఉండి ఒక మాట మీద ఉండి వాళ్ళ గేమ్స్ ఆడుకుంటారు అనమాట ఇట్లా ఇప్పుడేమైనా చిన్న చిన్న టోర్నమెంట్స్కి వెళ్తారు వెళ్ళి ఆడుతారు ఆడి వస్తారు గెలుస్తారు గెలిచి వస్తే వాళ్ళు హ్యాపీనెస్సే వేరు అసలు వాళ్ళే కాకుండా ఇంకా చిన్న పిల్లలు చిన్నపిల్లలకి నేర్పియ్యాలి ఆత్రుత ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు చిన్నపిల్లలకు కూడా చాలా వస్తూ ఉంటుంది నేర్చుకోవాలి నేను కూడా అన్న దగ్గర దగ్గర నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని అనుకుంటారు అదంతగా

ఒకరికి కబడ్డీ పైన ఉంటుంది ఒకరికి బాల్ బాల్ బ్యాడ్మింటన్ పైన ఉంటుంది ఒకరికి షటిల్ పైన ఉంటుంది ఒకరికి బాస్కెట్బాల్ పైన ఉంటుంది ఒకరికి సాఫ్ట్ బాల్ పైన ఉంటుంది ఒకరికి రెజ్లింగ్ పైన ఉంటుంది ఇంకా బాక్సింగ్ పైన ఉంటుంది జూడో డబ్ల్యూడబ్ల్యూ చూసి జూడో నేర్చుకుందాం అనుకుంటారు చాలామంది మ్యాగ్జిమం ఇంకా ఇక లేడీస్ అంటావా లేడీస్కైతే అయితే మ్యాగ్జిమం షటిల్ బాల్ బ్యాడ్మింటన్ ఖోఖో అథ్లెటిక్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ టు హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ తౌసండ్ మీటర్స్ ట్వల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా త్రీకే వాక్ మళ్ళీ దాన్ని ఏమంటారు షాట్ పుట్ డిస్క్ త్రో జావలిన్ త్రో ఇంకా కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి చెస్ ఇన్డోర్ అవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ అవుట్డోర్ గేమ్స్ ఇప్పుడు ఇన్డోర్ గేమ్స్ చెస్ క్యారం ఇంకా కొన్ని ఇన్డోర్ గేమ్స్ అనమాట కబడ్డీ అవుట్డోరే ఇంకా చాలామంది చాలా రకాలు ఆలోచిస్తారు ఈ గేమ్ ఆడితే ఈ స్థాయిలో ఉంటాం ఈ గేమ్ ఆడితే బాగుంటుంది ఈ గేమ్ ఆడాలి లేకపోతే వాళ్ళు అలా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు గేమ్కు వెళ్ళి కూడా ఒకవేళ ఓడిపోయి వస్తే వీళ్ళి అట్లా అనుకుంటారు వాళ్ళి ఇట్లా అనుకుంటారు అని చాలామంది అనుకుంటారు అట్లా ఏమీ అనుకోకుండా మనకు కాదు పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ఒకటి ఉంటే చాలు అందరూ పాటిస్పేట్ చేస్తే నాకు అంతే చాలు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా వస్తుంది ఎక్కడికెళ్ళిన ఇంకా ఇప్పుడు వాలీబాల్ ఆడాలి బాగా అబ్బాయిలకి ఉంటుంది అనమాట మైండ్ సెట్ వాలీబాల్ ఒకరు ఆడుతూ ఉంటే ఇంకొకరు వస్తారు అరే నేను కూడా నేర్చుకోవాలి వాలీబాల్ నేను ఆడాలి ఖచ్చితంగా

మాటలు అంటారు మనకు అది అంతా ఎందుకు మనం వెళ్ళి సైలెంట్గా గెలిచి రావాలి గెలిచి వస్తే మాకు పేరు ప్రత్ పేరు ప్రత్ విలువ ఇజ్జత్ ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు అనమాట అట్లనే వాళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళు అందరూ కూడా మంచిగా ఆడి కప్పు పైసలు బెట్టింగ్ గేమ్ అయితే బెట్టింగ్ కప్పు అయితే కప్పు ఇండివిజువల్ సెలక్షన్స్ అయితే ఇండివిజువల్స్ సెలక్షన్స్ మ్యాక్సిమం ఇండివిజువల్ సెలక్షన్సే చేస్తారు ఇండియన్ టీం అయితే ఇప్పుడు ఇండియన్ టీంలో మనం ఆడినామనుకో ఒక పల్లెటూరులో ఉన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా బిగ్బాస్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పోయిండు అట్లాగే ఇప్పుడు పల్లెటూరులో నుండి ఒక క్రికెటర్ పోతాడు ఆడుకుంటా ఆడుకుంటా పోతే అది నేషనల్స్కి ఒలంపిక్స్కి పల్లెటూరు వాడు పోతాడు కబడ్డీకో పోతాడు వాలీబాల్కో పోతాడు హ్యాండ్ బాల్కో పోతాడు సాఫ్ట్ బాల్కో పోతాడు బాస్కెట్బాల్కో పోతాడు రెజ్లింగ్కో పోతాడు మళ్ళా హాకీకో పోతాడు మన ఇండియన్ నేషనల్ గేమ్ కదా హాకీ హాకిని కూడా చాలామంది లైక్ చేస్తారు హాకీ ఆడతారు ఇంకా ఇంకా చాలా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనే ఆత్రుత ఉంటుంది అనమాట అట్లా నేర్చుకొని నేర్చుకొని నేర్చుకొని నేను ఎట్లా ఆడాలి అట్లా ఆడాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఏదైనా ఒక పేరు ప్రత్యేకత సంపాదించాలని నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి నా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలి నా నా తోడబుట్టిన వాళ్ళందరు ఏమీ చేయలేకపోతున్నారు కనీసం నేనైనా చేసి వాళ్ళని పోషించాలి నాకు చదువు రాదు ఏమీ రాదు కనీసం ఆట ఆడి అయిన నేను వాళ్ళకు పోషించాలి సాకలి వాళ్ళని వాళ్ళని నడపాలి నేను అని ఒక ఒకటి ఉంటుంది మనసులో ఉంటాది పేద కుటుంబం మిడిల్ క్లాస్ వాళ్ళకు అయితే ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరిలో ఎట్టంటే నేను ఒక పల్లెటూరి దాన్ని నాక్కూడా చాలా ఇష్టం కాబడ్డీ అంటే ఇష్టం కుస్తీ పోటీలు అంటే చాలా ఇష్టం కుస్తీ పో కుస్తీ పోటీల కోసం నేను పోయి పోయి చూసి వస్తుంటిని కుస్తీ పోటీలు పెట్టారు అంటేనే మొగోళ్ళు మొగోళ్ళు ఆడతారు నేను కూడా నాకూడా చాలా ఆడాలి చాలా ఆడాలి అని ఉండే కానీ నాకు సపోర్ట్ ఎవరూ ఉండకుండే ఆడనికి నేను ఖచ్చితంగా ఆడాలి నేను ఒక స్థాయిలో ఉండాలి ఒక పొజిషన్లో ఉండాలి నేను కూడా నేను మంచిగా ఆడి మంచిగా ఒక స్థాయిలో ఉండి నా తల్లితండ్రులకు సంతోషంగా ఉంచాలి నా బంధు నా బంధుమిత్రులకు సంతోషంగా చూడాలి నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు నన్ను చూసి కుళ్ళుకున్నోళ్ళు ఇంకా కుళ్ళు కోవాలి ఇప్పుడు అంటున్నారు చాలామంది అంటున్నారు వీడు ఇంత వాడు ఇంత వీని బతుకు ఇంత వాడి బతుకు ఇంతా వీడు ఎవడని మధ్యలోకి వస్తుండు వీడెవడు వాడెవడు అసలు ఇట్లా ఇట్లా అని చాలామంది అంటున్నారు అయినా మాకు అవన్నీ ఏమీ అవసరం లేదు మంచిగా ఉండాలి మంచిగా ఆడాలి పేరు ఉండాలి అంతే చూసి చూడంగానే చాలామంది మ్యాగ్జిమం అయితే ఊర్లలో కుళ్ళు పడతారు ఎందుకు కుళ్ళుబడతారో అర్థం కాదు కుళ్ళు బడిన మనిషిని చూసి కొడతారు ఎవ్వరు లేనిది చూసి కొడుతారు నరుకుతారు చంపేసుకుంటారు పోలీసు వాళ్ళకి ఇంఫాం చేస్తారు సూసైడ్ చేసుకున్నారు అది చేసుకున్నారు అని ఏదో ఒక కథలు చెప్తారు అట్లా ఇట్లా అదంతా మనకు అట్లా ఉండద్దు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి బతుకు వాళ్ళ బతుకు వాళ్ళది ఎవరు బతుకు పైన వాళ్ళు పెట్టుకోవాలి ఎవరిది వాళ్ళు చూసుకోవాలి నీ నీ కుటుంబం గురించి నువ్వు చూసుకో వేరే వాళ్ళ కుటుంబం గురించి ఇప్పుడు నీ కొడుకు ఒక గేమ్ ఆడుతున్నాడు నేను ఒక గేమ్ ఆడుతున్న నీ కొడుకు నాకు ఆపోజిట్ వాడు నాకు ఆపోజిట్ ఇప్పుడు నా టీం గెలిచింది వాడు గెలవలేదు వాడు మనసులో ఒక కుర్చీరకం పెట్టుకుంటాడు వాడు ఎట్ల కూడా గెలవడు వాడి కాళ్ళు చేతులు ఇరగకొట్టాలని వాడు అనుకుంటాడు మనసులో అలా చాలా జరుగుతున్నాయి అందుకే నేను చెప్తున్నా మీకు అంతే ఇక ఇట్లా అట్ల అట్లే అసలు గేమ్స్ అంటే పల్లెటూరులో గేమ్స్ ఆడాలంటే ఇంకా పల్లెటూరులో గేమ్స్ ఆడాలంటే మనం ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు క్రికెట్ పైన ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది మిగతా పదిమందికి కూడా ఉండాలి కదా వీడు ఏం చేస్తాడు అరే ఇంకొకరి దగ్గరకు పోయి అరే మనం క్రికెట్ ఆడదాం రా అంటే వానికి కూడా ఒక ఆశ వస్తుంది అనమాట ఆడాలని వాడు అనుకుంటాడు వాళ్ళు ఇద్దరు పోయి ఇంకా నలుగురికి పిలుచుకు వస్తారు క్రికెట్ ఆడేవాళ్ళు ఆడాలి మనమిట్లా ఒక పోవాలి రా ఎక్కడికైనా ఒకసారి అన్న ప్రాక్టీస్ చేసి బయటకు పోవాలి లేకపోతే మన స్కూల్లోనే పిటి సార్కి చెప్పి పిటి సార్తో మాట్లాడిపియాలి పిటి సార్కి ఏదో ఒకటి కన్విన్స్ చేసి మనం ఆడాలిరా మన ఊర్లో మనకి అయితే గ్రౌండ్ లేదు ఇప్పుడు బ్యాట్ లేదు బ్యాట్ ఎట్ట చేయాలి అంటే ఈయన కూడా వస్తాడు చెక్క ఇంకా కట్టి తీసుకొని వస్తాడు ఒకడు ఏమో గొడ్డలి కొమ్మ తీసుకొని వస్తాడు దాన్ని నరుకుతూ ఉంటాడు ఇట్ట బ్యాట్లాగా తయారు చేస్తాడు చిన్నగా దాన్ని పట్టుకొని ఆడతా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు చూసి నేను కూడా ఆడాలి నేను కూడా ఆడాలి అని వచ్చి జాయిన్ అవుతారు అనమాట ఇట్లా వచ్చి జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆడుకుంటా ఆడుకుంటా ఉంటారు వీళ్ళు ఆడుకొని వాళ్ళు ఆడుకొని మళ్ళీ అట్లా ఇట్లా ఆడుకుంటారు కదా వాళ్ళు అట్లా ఆడుకున్న తర్వాతకి ఇంకొకనికి ఆశ పెరుగుతుంది నేను కూడా ఆడాలి నేను ఆడాలి నేను ఆడాలి వాలీబాల్ అని సారీ నేను కూడా ఆడాలి క్రికెట్ అని వానికి వానిక వానికి ఒక ఆశ ఉంటుంది వాడు కూడా వస్తాడు నేను కూడా ఆడతారా భయ్ అంటే సరే రారా ఆడుదాం అని అట్లా అట్లా ఒక టీం రెడీ అవుతుంది అట్టా ఆ టీం మంచిగా బాగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా అవుతారు అట్లా టోర్నమెంట్కి వెళ్తారు ఆడతారు గెలుస్తారు వస్తారు అట్లా అనమాట పల్లెటూరోళ్ళు ఏమంటే గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పల్లెటూరు పిల్లలు పల్లెటూరోళ్ళు ఒక ఖాళీ జాగాన్ని చూసుకొని వాళ్ళు గేమ్స్ ఆడటానికి ఇప్పుడు ఒకడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు ఒకడు కబడ్డీ ఆడుతూ ఉంటాడు ఖోఖో ఆడదాం రా అంటాడు ఉన్నదే ఇంత గ్రౌండ్ దాంట్లో ఏమి ఆట ఆడదాం రా అంటే వాడుంటాడు ఇంకొకడు అంటాడు కాదురా పదినిమిషాలు ఈ గేమ్ ఆడదాం పదినిమిషాలు ఈ గేమ్ ఆడదాంరా అంటాడు ఒకడు అంటాడు అది అట్లా కాదురా ఏదో ఇంత జాగాలో కబడ్డీ ఆడుదాం రండి ఏదో ఇట్లా ఇట్లా క్రికెట్ ఆడదాం క్రికెట్ ఆడదాంరా క్రికెట్ ఆడుతారు ఇట్లా పొడవుకి ఒక ఆడతాతాం ఇక్కడ పక్కన జాగా ఉంది కదరా కబడ్డీ ఆడదాం ఇంకొకడు అంటాడు అట్లా అట్లా అనమాట అట్లా అవుతుంది అనమాట మనము ఇంకొకటి ఏందంటే షాప్ ఒకటిరా షాప్కి ఇట్టా వెళ్ళండి ఒకడు ఉంటే ఒకడు ఒకడు రాయి తీసుకొని వస్తాడు కిలరాయి ఆ కిలరాయి తీసుకొని ఎంత దూరం వేస్తారో అంత దూరం వేస్తారు అది పోవాలి అబ్బాయిలకు పదకొండు మీటర్లు పన్నెండు మీటర్లు వేస్తారు ఒక్కొక్కడు వేస్తాడు రెండు మూడు మీటర్లు పడుతుంది అట్లా అట్లా వేస్తూ వేస్తూవుంటే పెరుగుతూ ఉంటుంది అనమాట నాలుగు మీటర్లు పోతుంది ఐదు మీటర్లు పోతుంది

అక్కడ అక్కడ పోగానే ఇంటర్నేషనల్ ఆడాలనుకుంటారు ఇట్లా ఒలంపిక్స్ ఆడుతాడు ఇండియా తరఫున ఆడాలి అనుకుంటాడు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పల్లెటూరులో ఉంటే ఖచ్చితంగా ఆశ ఉంటుంది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి మాత్రం పల్లెటూరులో చిన్న గ్రౌండ్ ఆ గ్రౌండ్లోనే వాళ్ళు క్రికెట్ ఆడతారు కబడ్డీ ఆడుతారు ఖోఖో ఆడుతారు వాలీబాల్ ఆడుతారు ప్రతి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట ఇది మన పల్లెటూరి వాళ్ళు

ఇప్పుడు పల్లెటూరులో చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు ఒక్కొక్కడు ఒక గేమ్స్ ఆడుతారు అరే ఎవడు ఏమనుకుంటాడు ఎవడు ఏమనుకుంటాడు ఎవరి గురించి మనకి అవసరం లేదు మన గురించి మనం అనుకోవాలి మనం మంచిగా ఉండాలి మనం ఆడి ఒకరికి మన తల్లిదండ్రులకి పేరు సంపాదించాలన్న తపనతోనే పల్లెటూరోడు చిన్న గ్రౌండ్ అయినా పర్లే ఆడాలని వాడు అనుకుంటాడు వాడి మనసులో అనుకుంటాడు